మా గుంటూరు జిల్లాలోనే కాకుండా పల్నాడు జిల్లాలోనూ ఇంకా ఇక్కడ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ముందుగానే హాస్పటల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అందులో మొదటిగా చెప్పుకోవలసింది అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఇందులో సేవలు అనేవి అపో అందుబాటులో ఉంటాయి ఇంకా చెప్పాలంటే సిద్ధార్థ హాస్పటల్సు ఇంకా మహాలక్ష్మి హాస్పటల్ అనేవి ఇక్కడ చాలా ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటాయి ఇందులో కావలసినటువంటి సదుపాయాలు టెక్నాలజీలు ల్యాప్లో ల్యాప్రోస్కోపి హిస్ట్రోస్కోపీ ఇంకా అంటే చిన్ చాలా ఈజీగా చేసే సర్జరీలు కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే ఇప్పుడు నేను నాకు తెలిసి మా అంకుల్కి ఒక ఆయనకి హార్ట్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉన్నాయి హోల్స్ రెండు బ్లాక్స్ అయిపోయాయన్నమాట అలాంటప్పుడు చాలా ఈజీగా ల్యాప్రోస్కోపి అలాంటిది చాలా ఈజీగా కంప్యూటర్లోనే చేసేయడం జరిగింది ఒక టు డేస్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చేయడం జరిగింది ఇంత ఈజీగా హార్ట్ బ్లాక్స్ అనేవి తొలగించవచ్చా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది కూడా ఆరోగ్యశ్రీలో మన జ ఏపి జగనన్న ప్రభుత్వంలో చేర్చటంవల్ల పేదవాళ్ళకు ఇంకా మధ్యతరగతి వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ హెల్త్ కేర్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలేంటంటే మనకి ఎవరైతే పేదలు కానీ మధ్యతరగతివారు కానీ ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికే ఏవైన హెల్త్ సమస్యలుంటే వీళ్ళే ఇంటింటికివచ్చి కనుక్కోటం జరుగుతుంది ఈ హెల్త్లో ఈ హెల్త్కేర్లో మన మెయిన్స్ ఆధార్కార్డులు ఇవన్నీ అప్లోడ్ కోట్ చేయడం కూడా జరుగుతుంది ఇందులో ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ తరుపు నుంచి మందులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ హెల్త్కేర్లు అనేవి ప్రత్యేకంగా ప్రేవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇందులో కూడా కొంచెం మనము వెళ్ళినట్లయితే మొత్తం బాడీ స్కానింగు టెస్ట్లు ఇవన్నీ కూడా చేసి మనకి ఎలాగైతే మనకి మెడికల్ సపోర్ట్ అవసరమో అది కూడా ఇస్తూ ఉంటారు